మన భారతీయ సమాజంలో మతం యొక్క పాత్ర ఏమిటి మన భారతీయ సమాజంలో కొన్ని మతాలు ఉన్నాయి హిందూస్ క్రీషన్స్ ముస్లిమ్స్ బుద్ధీస్ సిక్కీస్ ఉన్నారు ఎవరి మతం వాళ్ళకి ఎక్కువ మన సమాజంలో మతం గురించి గొడవలు రాకూడదు గొడవలు రాకూడదు అంటే కమ్యూనికేషన్ చేయాలి పార్టీలు పరంగా గొడవలు ఆడుకోగూడదు ఎన్ని భేదాలైనా దేశమంతా మతం దే దేశంలో మతం ఒక మాట మీదే ఉండాలి